మాకు అనార్కలి డ్రెసెస్ చూపించరా

పింక్ కలర్లో చూపించండి అంత కనిపించడం లేదు అంత అందంగా ఇంకొకటి చూపించండి ఇంకొక కలరు బ్లూ కలర్ చూపించండి బ్లూ తీయండి ఇదీ అంత బాగాలేదు ఆ అనార్కలి మోడల్ వద్దు కొత్తగా ఇప్పుడు ఏవి నడుస్తున్నాయి అవి చూపించండి అయితే అవి చూపించండి

దుపట్టా మనం సెపరేట్ వేరేగా తీసుకోవచ్చా అంటే ఇది అంత ఇదిగా కనిపించడం లేదు అంటే వేరేగా కొంచెం బెనారస్ టైప్ అలా తీసుకుందాము అని

చూపించండి అంటే ఇంకా తీసుకుంటాము ఇది పక్కకి పెట్టండి ఇది బాగానే ఉంది పక్కకి పెట్టండి

బాగానే ఉంది

అలాగే అండి మాకు రాత్రిపూట వేసుకునేవి కూడా చూపిస్తారా కొంచెం అవును టీ షర్ట్స్ అవి లేవా చిన్నవి కావాలి ఫుల్ ప్యాంటే కావాలి టీ షర్ట్స్ కూడా కొంచెం బాగున్నవి నీట్గా ఉండేవి చూపించండి సరే అదే అందుకోసమే అందరు చెప్తున్నారు ఈ షాప్పింగ్ మాల్ బాగుంటాయి ఇక్కడ అని చెప్పి అందుకే ఇక్కడికి వచ్చాము బాగానే ఉంది ఇది ఇందాక పెట్ పక్కకి పెట్టిన డ్రెస్సు ఇది ప్యాక్ చేసేయమని చెప్పండి ఓకేనా

పర్వాలేదు డిస్కౌంట్ గురించి ఏమి ఉందిలే అండి సరే బిల్ వేయించేయండి ఓకే